నాకిష్టమైన నటుడు సూర్య అలాగే నటి సమంత సూర్య ఎందుకంటే తను చేసే ప్రతి ఒక్క సినిమా కూడా యూనిక్ యూనిక్గా ఉంటుంది అలాగే సమ లైక్ తను పర్ఫెక్ట్గా తన యొక్క క్యారెక్టర్ అనేది బాగా చూపిస్తాడు అలాగే సమంత తన యొక్క క్యారెక్టర్ క్యారెక్టర్ యొక్క తన యొక్క నటి యొక్క పాత్ర అనేది తను తీసుకునే డెసిషన్ బావుండిద్ది కరెక్ట్గా సూట్ అయ్యే సెలెక్షన్ చేస్తారు అలాగే తన యాక్టింగ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది సో నాకు వీళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం వాళ్ళ యొక్క స్టోరీ సెలక్షన్ కూడా బాగుంటుంది నాకు అందుకే వాళ్ళంటే చాలా ఇష్టం